హలో మ్యాడమ్ నేను భరత్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను చెప్పండి యా మ్యాడమ్ చెప్పండి ఓకే మ్యాడమ్ నేను చెప్తాను మంచిగా చదువుకో అని మీరు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారా మ్యాడమ్ మీరు స్కూల్ తర్వాత ఓకే సరే కొట్టండి మ్యాడమ్ ఏమి పర్లేదు అతను చదువుతాడు కానీ అప్పుడప్పుడు భయపడతాడు చదవకుండా ఒకసారి మీరు కొట్టి చెప్పండి వింటాడు మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఓకే ఓకే మ్యాడమ్